నేను బాగా ఎంజాయ్ చేసేదంటే క్యారమ్స్ ఎక్కువగా ఆడుతామండి ఇంట్లో మా అబ్బాయి వాళ్ళతోటి చాలా బాగుంటుంది అది ఒక త్రీ లెవెల్స్ అనేవి పెట్టుకొని ఆడడం జరుగుతుంది అలాగే లూడో కూడా ఆడుతాము అలాగే స్నేక్స్ అండ్ లాడెర్స్ అయితే చాలా బాగా అడుతామండి ఆ షీట్ అనేది మేము కొనుక్కున్నాము అది ఇంట్లో పెట్టుకొని సెలవలైన రోజుల్లో వేసుకొని ఒకటి రెండు అలాగే వేసుకొని డయాస్ వేసుకొని డయాస్ ఉంటుంది కదా అది వేసుకొని ఆడుతూ ఉంటాము చాలా బాగుంటుంది అది కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలాగే చెస్ అనేది మా అబ్బాయి మా అయన గారు ఎక్కువ ఆడుతారు అదైతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఇంకా ఇంకా వచ్చేసి అష్టాచెమ్మ అనేది కూడా నేను ఎక్కువ ఆడుతానండి అదైతే మా ఈ చాలా బాగా పక్కింటి వాళ్లు మేము అందరం కలిసి ఊరికే అలాగ ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుంటాము అదైతే కూడా చాలా బాగుంటుంది